మా గ్రామంలో స్థానిక దేవత పోచమ్మ తల్లి చాలా శక్తివంతమైనది అని ఊరి ప్రజలు నమ్ముతారు ఆ దేవతను ప్రతి సంవత్సరం మొక్కుతు ఉంటారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పోచమ్మ తల్లి కోసం బోనాలు చేస్తారు వారిని కొలవటానికి ఎందరో మంది జనాలు వచ్చి ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొలుస్తారు ఆచారాలలో బోనాలు చేయడం జరుగుతుంది అలానే మేకని కానీ కోడిని కానీ బలి ఇస్తారు అలా కొల కొలిచే రోజు కుటుంబం అంతా పొద్దుగల లేచి ఇంట్లో తోరణాలు మావిడాకులు బంతిపూలతో అలంకరిస్తారు అలంకరించి ఇంట్లో బోనం చేస్తారు బోనం వండి తల్లికి పెడతారు పులిహోర లాంటిది కూడా చేస్తారు కోడిని కానీ మేకని కానీ మొక్కి అంతా మంచి జరగాలి అని అలా బలిస్తారు బలి ఇచ్చిన తర్వాత ఆ కోడిని మేకను మంచిగా చేసి కోసుకుని ఊరి జనం అలా లేక వాడాలో ఉన్నవాళ్ళు పంచుకుని వండుకుని తింటారు అలా తినేటప్పుడు పోలేలు కానీ గుడాలు కానీ ఇలా ఈ కర్రీ కూర కూడా చేసుకుని కల్లు లేక మందు తెచ్చుకుని ఇంట్లో అందరు కలిసి తిని మంచిగా ఉంటారు ఇలా పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుంది అని ప్రజల నమ్మకం